నా ప్రాంతం భారతదేశం అనేక మతాలకు నిలయం హిందూమతం ఈ ప్రాంతంలో అత్యంత ప్రాచూర్యం పొందిన మతం కానీ ఇస్లాం క్రైస్తవమతం బౌద్దమతం మరియు జైనమతం వంటి ఇతర మతాలకు కూడా ముఖ్యమైన ప్రాంతంగా ఉంది ఈ ప్రాంతంలో అనుసరించి కొన్ని ప్రధానమైన మతపరమైన సాంప్రదాయాలలో మొదటిది ప్రార్దన హిందువులు ముస్లింలు క్రైస్తవులు మరియు ఇతర మతాల అనుచ్ అనుచరులు తమ మతాలను మార్గదర్శకాలను అనుసరించడానికి ప్రార్దనలను ఉపయోగిస్తారు ప్రార్దనలు సాధరణంగా దేవునితో సంభాషించడానికీ ఆశీర్వాదాలు మరియు మార్గదర్శకత్వం కోసం అభ్యంతరించడానికి లేదా కృతజ్ఞతలు తెలియచేయయడానికి ఉపయోగిస్తారు హిందువులూ ముస్లింలూ అలాగే ఇతర మతాలకు అనుసరించే తమ దేవుడు లేదా దేవతలకు నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారు వీటి ద్వారా మతపరమైన ఆచారాలు పాటిస్తారు నైవేద్యాలు సాధారణంగా ఆహారం పూలు లేదా ఇతర వస్తువులను కలిగి ఉంటాయి అలాగే ఇతర మతాలు అనుసరించే తమ మతాలలోని ప్రధాన సంఘటనను జరుపుకోవడానికి వేడుకలను నిర్వహిస్తారు వేడుకలు సాధారణంగా పండుగలు పండుగలు మరియు ఇతర ముఖ్యమైన సంఘటనలు జరుపుకోవడానికి ఉపయోగిస్తారు నాకు ముఖ్యమైన మతపరమైన ఆచారాలలో ఒకటి నాకు నచ్చినది దేవుడు లేదా దేవతలను ప్రార్దించడం